మోక్ష చెప్పు చెప్పు మోక్ష నేను గమనిస్తూనే ఉన్నాను నేను కూడా నా చుట్టుపక్కల చాలా మందిని చూస్తున్నాను అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు అవును అవును డాక్టర్

అందుకు మనం ఏమి చెయ్యాలి దానికి ఎలాంటి తీసుకోవాలి అవును డాక్టర్ అలాగే డాక్టర్ ఓకే డాక్టర్ నేను మీకు ఏదో ఆలోచించి చెప్తాను ధన్యవాదాలు